పోకో ఎక్స్ ప్రొ ఫైవ్ జి మొబైల్ మీ స్టోర్లో అవైలబుల్ ఉందా ప్రైస్ ఎంత డిస్కౌంట్ ఏమైనా ఉందా వ్యారంటి ఏమైనా ఉందా ఫోన్కి ఓకే ఎంత ర్యామ్ పౌచ్ ఏమైనా ఇస్తారా పౌచ్ ఏమైనా ఇస్తారా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఇంకా తక్కువ డిస్కౌంట్ ఏమి లేదా ఏదైనా డ్యామేజ్ అయితే మీ స్టోర్కి తీసుకురావొచ్చు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ